హలో నమస్తే సార్ సిటీ స్కూలేనా అండి మాకు ఎల్కేజికి సెకండ్ క్లాస్కి అడ్మిషన్ కావాలండి ఒక పాప ఒక బాబు అండి ఓకే అండి సరే అండి ఓకే ఓకే అండి మరి బస్ ఫీస్ అది ఉంటుందా అండి అంద సరే అండి అయితే ఓకే అండి స్టడీ హావర్స్ ఉంటాయా అండి ఓకే అండి వాట్లికి సపరేట్గా ఏమైనా మనీ కట్టాలా అండి ఓకే అండి మా పిల్లల్ని కొంచెం ఓకేను అన్నిట్లకి అంతా మనీనా లేకపోతే వేరువేరుగా కట్టాలా అండీ మనీ అంతా ఓకే అండి సరే అండి ఓకే అండి సరే అండి అయితే మేము ఎల్లుండి వస్తామండీ సరే అండి